నా దృష్టిలో తెలుగు నేర్చుకోవడం చాలా సులభం బయట రాష్ట్రాల వెలుపల నుండి వచ్చి మా ప్రాంతంలో తెలుగు నేర్చుకున్న వారు చాలా సులభంగా నేర్చుకున్నారు ఇక్కడి ప్రజలు స్నేహపూర్వకంగా ఉండడం వలన తెలుగు నేర్చుకోవడం ఇక్కడి ప్రాంతంలో వెలుపలి రాష్ట్రాల నుండి వచ్చిన వారికి చాలా సులభముగా అనిపించింది ఇక్కడి ప్రజలు ఆనందంగా స్నేహపూర్వకంగా ఉండడం వలన తెలుగులో మాట్లాడడం వలన వెలుపలి రాష్ట్రాల వారు సులభంగా తెలుగు నేర్చుకున్నారు